ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కారు లేదా బైక్ని ఉపయోగిస్తూ చిన్న దూరం వెళ్లాలన్నా కూడా వాహనాల మీదే ఆధారపడుతున్నారు కానీ మనము ఒకసారి ఆలోచించి నిజంగా మనకు అతి సమీపంలో ఉన్న ప్రదేశాలను కూడా వాహనం అవసరమా ఒకవేళ మనం సైకిల్ లేదా కాలి నడకన వెళ్తే ఆరోగ్యానికి మంచిది పర్యావరణానికి కూడా హానికరం కాదు కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది చాలా మంచి మార్గం మన శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇంకా ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయి చిన్న చిన్న పనుల కోసం కాలినడకన వెళ్ళడం వల్ల మనకు సమయం ధనం రెండు సేవ్ అవుతాయి అందుకే మనం ప్రయత్నించాలి సాధ్యమైనన్ని సార్లు సైకిల్ లేదా నడకను ప్రాధాన్యత ఇవ్వాలి ఇది మన ఆరోగ్యానికి సమాజానికి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది